హ హలో కృష్ణా ఈ స్వీట్స్ అండి ఓకే ఇది బస్ స్టాండ్ దగ్గర ఉన్న బ్రాంచ్ కదా ఓకే ఓకే యాక్చువల్గా మాకు ఏంటంటే ఫంక్షన్కి బల్క్ క్వాంటిటీలో స్వీట్ కావాలండి దానికోసం అని కాల్ చేసాను మీ షాపు గురించి గూగుల్లో నేను రివ్యూస్ అవి మంచిగా ఉన్నాయని చూసి కాల్ చేసాను అన్నమాట అంటే ఏది స్పెషల్ అండి అండ్ ఏ ఏమేమి స్వీట్సు బాగుంటాయో ఒకసారి నాకు చెప్తారా

ఓకే ఓకే ఓకే కొన్ని ఇలాంటి రాస్ మలై ఇవన్నీ కూడా డైలీ బేసస్లో చేస్తారా అండి అంటే ఫ్రెష్గా ఉంటాయా ఓకే ఓకే అండ్ తర్వాత ఓకే ఓకే తర్వాత ఏంటంటే మాకు బల్క్లో తీసుకుంటే అంటే కేజెస్లో తీసుకుంటే ఏమన్న డిస్కౌంట్ ఏమన్న వస్తుంది అంటారా ఓకే ఓకే అలాగే మేము పేమెంటు స్టార్టింగ్లో వచ్చి కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చి కంప్లీట్గా మేము స్వీట్ కలెక్ట్ చేసుకునేటప్పుడు ఫుల్ పేమెంట్ అనేది ఇస్తాము సో అలా అదే అండి నేను ఒకసారి అంటే మాకు ఎంత కావాలి ఏంటి అనేది నేను ఒకసారి ఇంట్లో కనుక్కుని బల్క్లో చెప్తాను మీకు అలాగే నాకు కొద్దిగా మీ డీటెయిల్స్ అవి కూడా అండ్ ఏంటి స్పెషాలిటి ఏంటి అనేది నాకు వాట్సప్లో షేర్ చేయండి షేర్ చేస్తే నేను ఇంటి దగ్గర డిస్కస్ చేసుకుని ఏది ఎన్ని కేజీస్ ఆర్డర్ ఇవ్వాలా అనేది చెప్తాను ఓకే అండి థ్యాంక్ యూ